గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అది కాలేజీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సర్ అడ్మిషన్స్ సార్ ఓకే సార్ అంటే ఏయే గ్రూప్స్ ఉన్నాయి సార్ సార్ బిఎస్సి కంప్యూటర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ ఏంటి సార్ ఎంత సార్ ఫీజు ఏంటి సార్ వినపడటం లేదు

ఓకే సార్ ఎ ఎప్పుడు రమ్మంటారు సార్ ఓకే సార్ ఓకే సార్ రేపు మార్నింగ్ వస్తాను ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సరే సార్ అయితే రేపు మార్నింగ్ వస్తాను